నేను ఆన్లైన్లో మూల్యంగా ఒక మేకప్ కిట్ని ఆర్డర్ చేశాను నా యొక్క చెల్లి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలని వాటిని నేను ఆన్లైన్ మూల్యంగా కొనుగోలు చేశాను కానీ ఆ యొక్క విషయం ఎంతగా ఉందంటే ప్రతి ఒక్కరికి నచ్చే విధానం అంటే దాన్ని నేను తీసి ఇచ్చినప్పుడు నా యొక్క చెల్లి దానిని చూసి ఎంతో సంతోషంగా సంతోషంగా నాకు చెప్పింది ఎందుకంటే దానిలో ఉన్న విషయాలు ఒక మేకప్ కిట్లో ఐటెంలో ఉండే విషయాలన్ని ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉంది ఎంతో సువాసన కరంగా ఉంది అంతే కాకుండా వాటితో మేకప్ వేసినప్పుడు ఇంకా అందంగా ఉన్నట్లు చూపిస్తుంది అంతేకాకుండా మేకప్ ఐటెమ్ అనేది ఎక్కువగా ఆడవాళ్లు యూజ్ చేసే విషయాలు కానీ అంతే కాకుండా అది నా చెల్లికి బహుమతిగా పుట్టినరోజు రోజు ఇచ్చినప్పుడు తను ఎంతో సంతోషంగా వాటిని ఉపయోగించి నాకు వచ్చి చెప్పేయడం నాకు ఇంకా ఎంతో సంతోషంగా అనిపించింది అంతేకాకుండా వాటిలో ఉండే విషయాలు ఎంతో అందాన్ని చూపించే విషయాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా అది ఉపయోగించే గురించి దానిని ఉపయోగించే కొద్దీ దాని నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము అంతేకాకుండా వా వాటిని ఒక సాధారణమైన ఒక మనిషి వాటిని ఉపయోగించినప్పుడు ఇంకా ఆ అందంగా చూపించేగా అవి చూపిస్తుంటాయి అంతే కాకుండా ప్రతి ఒక్క విషయం నేను ఆర్డర్ చేసిన దాంట్లో ఆన్లైన్ మూల్యంగా కొనుగోలు చేసిన దాంట్లో నాకు ఎక్కువగా నచ్చిన విషయం అంటే ఈ మేకప్ ఐటం అంతేకాకుండా నా చెల్లికి ఒక బహుమతిగా ఇచ్చినప్పుడు పుట్టినరోజు తను ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి వాటిని వేసుకున్నప్పుడు మా చెల్లి ఇంకా అందంగా కనిపించడానికి కారణం ఆ యొక్క మేకప్ ఐటెం నేను ఆన్లైన్ మూలంగా వాటిని కొనుగోలు చేసినందువలన ఈరోజు ఇంత సంతోషంగా ఉంది అలా ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగించే విషయంగా ఉండి అంటే దానికి ఆన్లైన్ ఆర్డర్ మూల్యంగా నేను కొనుగోలు చేసిన విషయమే అలా నా చెల్లి ఈరోజు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించి వాటిని ఎంతో భద్రంగా ఉపయోగిస్తుంది అంతేకాకుండా వాటి నుండి ఎంతమంది కొనుగోలు చేయాలనుకున్న ఇలా కొనుగోలు చేయడం వల్ల వాళ్లు ఉండడాని కంటే ఇంకా ఒక పది నుండి ఇరవై రెట్లు ఎక్కువగా అందాన్ని అందంగా చూపించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అందువల్ల నాకు ఆన్లైన్లో కొనుగోలు చేసిన దాంనిలో ఎక్కువగా నచ్చిన విషయం ఏందిరా అంటే ఈ యొక్క మేకప్ ఐటమ్